తెలుగులో మాకు ఇష్టమైన టీవీ షోలో ముఖ్యంగా కార్తిక దీపం సీరియల్ నాకు చాలా ఇష్టము చాలా అంటే చాలా చాలా ఇష్టము ఎందుకంటే అసలు ముఖ్యంగా తెలుగు పద్ధతులలో తెలుగు అమ్మాయిలకు మళ్ళీ ఒక్కసారి పెళ్ళయి పిల్లలు ఉన్నారు అంటే మళ్ళీ ఎవ్వరైనా ఏ ఏ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చీప్గా చూస్తారు ఆ సీరియల్లో అలాంటి వాళ్ళకు కూడా బుద్ది వచ్చేటట్టుగా పెళ్ళయి పాప ఉన్నా కూడా మళ్ళీ పెళ్ళి చేసుకోవడం ఆమె మంచితనం ఏందని గుర్తించడం అది నాకు చాలా చాలా నచ్చింది ఎందుకంటే భర్త చనిపోయిన స్త్రీలను అయినా మళ్ళీ పెళ్ళి అయి విడాకులనైన స్త్రీలనైనా మన తెలుగు పద్ధతులలో చాలా తక్కువ చూపు చూస్తారు అలాంటి వాళ్ళకు బుద్ధి రావడం కోసం ఆ సీరియల్ అనేది చాలా ఉపయోగపడుతుంది చాలా చాలా ఉపయోగపడుతుంది నాకు అందుకనే నాకు కార్తీక దీపం సీరియలు చాలా ఇష్టము మళ్ళీ తెలుగు అమ్మాయిలు ఏ విధంగా ఉండాలి ఒక ఆడపిల్ల అనుకువగా అన్ని విషయాలలో ఎలా ఉండాలి పద్ధతులు కుటుంబ పద్ధతులు డబ్బుంటే ఏ ఏ రీతిలో ఉంటారు డబ్బు లేకుంటే ఏ తీరు ఉంటారు అన్నీ ఉన్నా కూడా చాలా మంచి మనసుతో ఎలా ఉంటారు అన్ని విషయాలు కార్తిక దీపం సీరియల్లో చాలా చాలా బాగున్నాయి నాకు అన్నిటికంటే కార్తిక దీపం దీపం సీరియల్ చాలా ఇష్టం కార్తిక దీపం నేను ఎప్పుడైనా ఎంత పని ఉన్నా కూడా పక్కకు పెట్టి చూస్తాను